నేను అయితే వింటేజ్ కాపీ స్పెషల్ ఎడిషన్ బుక్ అనేది నేనైతే ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే కొన్నాను అది అయితే ఎక్కువ వెబ్సైట్లల్లో అయితే దొరుకుతూ ఉంటాయి ఉదాహరణకు చూస్తే అమెజాన్లో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ బుక్ స్టోర్స్లో కానీ దొరుకుతూ ఉంటాయి ఆన్లైన్లోనే అందులోనే నేను అయితే వెళ్లి బుక్ చేసుకుని అయితే వెళ్లి కొన్నాను వింటేజ్ ఎడిషన్ అనేది అండ్ ఇది ఎక్కడైనా దొరుకుతుంది లోకల్ బుక్ స్టోర్స్లో కూడా దొరుకుతు ఉంటుంది ఒక్కొక్కసారి విజిట్లో ఎన్నో చోట్ల లోకల్ బుక్ స్టోర్స్లో కాని షాప్స్లో కాని ఆన్లైన్ బుక్ స్టోర్స్ ఈవన్ బుక్ ఈవెంట్స్ మీద ఉంటుంది ఒక బుక్ స్టోర్స్లో కూడా అందులో అక్కడ కూడా ఉంటుంది కలెక్టస్లో కలెక్టస్లో కూడా ఉంటాయి అదేవిధంగా దాంట్లో అయితే నేను వింటేజ్ కాపీ స్పెషల్ ఎడిషన్ అనేది ఒక మంచి బుక్కే అది అయితేనే ఏమి ప్రాబ్లం లేదు ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే కొన్నాను అది అయితే ఒక టూ కే టూ కే అయితే పడింది నాకైతే రెండు వేల రూపాయలు అయితే ఖర్చు అయింది అందులో అయితే నేను అయితే చాలా విషయాలు అయితే నేర్చుకున్నాను అక్కడ చూస్తే డెడికేషన్తో ఒక స్పెషల్ తెలుగు ఎట్లా నేర్చుకోవాలో ఒక కథనం అనేది నేర్పిస్తుంది అందులో స్పెషల్ ఎడిషన్లో చూస్తే మనకైతే చాలా విషయాలు అయితే నేర్పిస్తుంది నేర్పించారు అందులో అయితే నాకు నచ్చింది అయితే మన పక్కన వాళ్లతో ఎలా ప్రవర్తించాలి ఎలా వాళ్లతో మర్యాదించాలి ఉండింది దాంట్లో కరెక్ట్గా అయితే నాకు ఉండింది అందులో ఇంకా చూస్తే వింటేజ్లో స్పెషల్ ప్లాట్ఫామ్ అదొకటి నాకైతే నచ్చింది అందుకే దానిని అయితే ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే కొన్నాను ఇంకా చూస్తే నాన్ లోకల్ బుక్ స్టాల్ ఎక్కువ బుక్స్ అయితే కొన్నాను దాంట్లో అయితే హాట్ కాఫీ అయితే నాకు దొరికింది ఒకటి అందులో అయితే నాకు తెలుగు స్టోరీస్ అయితే చాలా ఇష్టం అందులో నేను ఎక్కువ సామెతలు ఎక్కడ ఉంటాయో దాంట్లో నాకు అవి అయితే ఈజీ అని ఎక్కువ చదువుతూ ఉంటాను అదేవిధంగా బుక్స్ల్లో కూడా చాలా ఎక్కువగా కేటాయిస్తూ ఉంటాను అదేవిధంగా స్టోర్స్లోకి వెళ్లి కథల బుక్కులు అనుకుంటూ దాంట్లో చదువుతూ చాలా విషయాలు తెలుసుకుంటూ ఉంటాను అదేవిధంగా బుక్స్లో అయితే చాలా నేను ఎక్కువ ఆన్లైన్లోనే కొంటూ ఉంటాను ఎందుకంటే దాంట్లో తక్కువ ఒక ప్రైస్ ప్రైస్ పడుతుంది అదేవిధంగా తక్కువ మన ఖర్చు కూడా తక్కువ ఉంటుంది అందుకే నేను ఆన్లైన్ ప్లాట్ఫామ్లో అయితే బుక్స్ అయితే కొంటూ ఉంటాను అదేవిధంగా దాంట్లో అయితే చాలా మన విషయాలు ఏమో నేర్చుకుంటూ ఉండవచ్చు అదేవిధంగా దాంట్లో ఎడిషన్ అయితే ఇంట్రెస్ట్గా ఉంటాయి మనకి చాలా విషయాలు అయితే వింటూ ఉంటాము అదేవిధంగా దీంట్లో ఎంక్వయిరీ చేయిస్తే చాలా ఎడిషన్లు అయితే మనకు దొరుకుతూ ఉంటుంది బుక్ స్టోర్స్లో కాని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో కాని బయట కాలేజీల్లో లైబ్రరీలో కాని ఎక్కువ మనకి గవర్నమెంట్ లైబ్రరీస్ మనకు దొరుకుతూ ఉంటుంది మనం అక్కడ వెళ్లి ఇవి చూస్తే కూడా చాలా విషయాలు అయితే మనం తెలుసుకుంటూ ఉండవచ్చు అందువల్ల మనం అందులో మనకు చాలా ఉపయోగపడుతూ కూడా ఉంటుంది అందుకే ఇవి చాలా ఎక్కువ లోకల్ బుక్ స్టోర్స్లో కూడా ఎక్కువ కొనేది చూస్తూ ఉంటాము మనం అందుకే మనం చాలా ఎక్కువ ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో బుక్స్ అయితే ఈజీ ఇంటిలోనే ఉండి కొంటూ ఉంటారు అందుకే చాలా ఉపయోగకరమైనవి కూడా అందుకే ఇంత తక్కువ వ్యవధిలోనే మనకి బుక్స్ అయితే దొరుకుతూ ఉంటుంది అందుకే మనం తీసుకోవడం మంచిది అందుకు చాలా ఎడిషన్లు కూడా దొరుకుతూ ఉంటాయి కొనడం మంచిది అందులోనే కొత్త కొత్త విషయాలు కూడా నేర్చుకుంటూ ఉండవచ్చు